మా ఇంటి దగ్గర మ్యారేజ్ ఉండండి ఆ మ్యారేజ్ కి డెకరేషన్ చేయడానికి కావాలండి డెకరేషన్ ఇంటి దగ్గర కల్యాణ మండపంలో కూడా చెయ్యాలండి అవును చెయ్యాలి చెయ్యాలండి ఆ ఎక్కువగానే కావాలండి ఫ్లవర్స్ ఆ ఎక్కువైనా పర్వాలేదండి ఆ బంతి పువ్వులు పెట్టండి ఆ అవునండి మొత్తం డెకరేషన్ అంత సన్ ఫ్లవర్ పూవులు ఉంటే కదా లిల్లీ పువ్వులు తోటి డెకరేషన్ చెయ్యాలండి కాస్ట్ ఎక్కువ అయినా పర్వాలేదు అండి పెద్దది స్టేజ్ మాత్రం పెద్దదండి ఉంటుంది అండి ముప్పై అడుగులు ఉంటుంది అండి సరేనండి సరేనండి తగ్గరండి ఇక కాస్ట్ ఫిక్స్ అండి సరేనండి సరేనండి సరేనండి